నేను తరచుగా ఎక్కువ ఆన్లైన్ ఆర్డర్స్ పెడతూ ఉంటానండి ఈ మధ్యకాలంలోనీ ఈ కిచెన్ సంబంధించి క్రోకరి సెట్సు చాలా మంచి ఆఫర్లు ఇస్తున్నారనేసి నేను ఇంతకుముందు పెట్టాను కానీ ఈ మధ్య పెట్టానండి ఒక క్రోకరి సెట్ ఏంటంటే అది గిన్నెలో గిన్ని వచ్చి ఒక మూడు సెట్స్ లాగ వచ్చాయనమాట అది చూడ్డానికి రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చాడు అందుకనేసి నేను చాలా అట్రాక్ట్ అయ్యి పెట్టాను కానీ తిరిగి చూస్తే అది నాకు చాలా బాధను కలిగించిందండి అసలు ఏమీ బాలేదండి ప్రోడక్ట్ అసలు వర్త్ అని కాదు కదా అది అసలు ఎలాగ వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు అలాటి ప్రోడక్ట్ ఎలాగా అమ్మారు అన్నది నాకు అర్థం అవ్వలేదు ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తే వాళ్ళకి ఏమి వస్తుంది అనేసి నేను చాలా బాధపడ్డానండి క్రోకరీ సెట్ మాత్రం అస్సలు బాలేదు